నాకు ఏమైనా సరే జ్వరం వచ్చినప్పుడు కానీ వేరే ఇతర చిన్న చిన్న మైనర్ ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఇంట్లోనే మా అమ్మగారు టాబ్లెట్ వేసి ఒళ్లంతా వేడి నీళ్లతో తుడచి ఇలాంటి గృహ వైద్యాలు అనేవి చేస్తారండి దానివల్ల ఏంటంటే నాకు రసాయనాలు మెడిసిన్ వాడకున్నా ఇంటి వైద్యం వలన నయమైపోతుంది ఒకవేళ ఎక్కువగా ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం నేను అప్పుడు ఆస్పత్రికి వెళ్తానండి హాస్పిటల్కి వెళ్లి మరి వైద్యం చేయించుకుంటాను ఇక్కడ అవ్వదు కాబట్టి చిన్న చిన్న వాటికి అయి తే గృహ వైద్యాలు చేస్తాము ఎక్కువగా మేము పసుపును ఎక్కువగా వాడతారు నీటిలో కాని లేకపోతె ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కాని పసుపు కట్టడం కాని ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు దీని వలన మనకి మనీ సేవ్ అవుతుంది అలాగే నేచురల్గా మనకి ఆరోగ్యం అనేది నయం అవుతుంది